ఇటీవల కాలంలో గృహ నిర్మాణ రంగంలో అనేక నూతన టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి ఇవి నిర్మాణ ప్రక్రియను సులభంగా చెయ్యడమే కాకుండా సమయాన్ని కూడా తగ్గిస్తున్నాయి కొన్ని ముఖ్యమైన టెక్నాలజీలు త్రీ డి ప్రింటింగ్ ఈ టెక్నాలజీ ద్వారా తక్కువ సమయంలోనే ఇళ్ళను నిర్మించొచ్చు త్రీ డి ప్రింటింగ్ ద్వారా ఖచ్చితమైన కొలతలతో నిర్మాణాలు చేపట్టవచ్చు స్మార్ట్ హోమ్ టెక్నాలజీ ఇళ్ళల్లో స్మార్ట్ సెన్సర్స్ని ఉపయోగించడం ద్వారా భద్రతను మరియు సౌకర్యాన్ని పెంచవచ్చు ఉదాహరణకు స్మార్ట్ లైటింగ్ స్మార్ట్ స్మార్ట్ ఫ్యాన్స్ తాళాలు వంటివి పర్యావరణ అనుకూలమైన నిర్మాణ నిర్మాణాలు ఇప్పుడు చాలామంది పర్యావరణానికి హాని కలిగించని మెటీరియల్స్ ఉపయోగించి ఇళ్ళలను నిర్మిస్తున్నారు దీనివల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చు ప్రీకాస్ట్ ఇటుకలు ప్రీకాస్ట్ ఇటుకలు అంటే ముందుగానే ఫ్యాక్టరీలో తయారు చెయ్యబడిన ఇటుకలు వీటిని సిమెంట్ కాంక్రీట్ మరియు ఇతర మిశ్రమాలను ఉపయోగించి తయారు చేశారు ఇవి సాధారణంగా ఇటుకలకంటే ఎక్కువ బలంగా ఉంటాయి మరియు వీటితో నిర్మాణం చెయ్యడం చాలా సులువు ప్రీకాస్ట్ ఇటుకల ద్వారా ఉపయోగాలు తక్కువ సమయంలో నిర్మాణం పూర్తి చెయ్యవచ్చు శక్తి సమర్థాన్ని పెంచు పెంచుతాయి అంటే వేడిని మరియు చలిని తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి నిర్మాణ వ్యయాన్ని తగ్గిస్తాయి పర్యావరణానికి అనుకూలమవుతాయి